నమస్తే అండి మీకు ఎలాంటి బట్టలు కావాలి అండి ఆహా అది ఏ టైపులో కావాలి అండి చీరలు మా దగ్గర ఇక్కడ కంచి పట్టు చీరలు ధర్మవరం చీరలు లాంటివి ఫేమస్ అండి మీకు ఏ టైపు చీరలు కావాలి అండి పార్టీ వేర్ కావాలా ఓకే ఆ సరే అండి చూపిస్తున్నాను చూడండి ఇదిగో అండి ఇది చూడండి పింక్ కలర్ ఇది చాలా నాచురల్గా చాలా బాగుంటుంది అండి ఇది మీకు అయితే చాలా బాగుంటుంది ఇది ఈ మోడల్లో చూపించమని అంటారా లేకపోతే ఇంకా వేరే మోడల్స్లో ఏమైనా చూపించమని అంటారా సరే అండి అయితే ఈ మోడల్ చూడండి ఇది ఇప్పుడు అందరూ ఇప్పుడు ఇదే వాడుతున్నారు ఈ మోడల్ బాగా ఉంటుంది అసలు ఒక్క పీస్ ఏ ఉంటుంది ఇందులో కలర్స్ ఉన్నాయి కావాలంటే ఇదిగో అండి చూడండి

చెప్పండి ఆ అవును అండి సరే మరి కాస్ట్ ఎక్కువ అయినా పర్వాలేదా అండి ధర ఆ ఇలా కంచి పట్టులోవి మంచివి కావాలి అనుకుంటే స్టార్టింగ్ నుంచే పది వేలలో ఉంటాయి అండి ఆ పైన కొంచెం థ్రెడ్ వర్క్ వస్తుంది అంటే ఇపుడు కంచి నుంచి నేయించి తీసుకు వచ్చిన చీరలు అండి ఇవి ఆ ఆ సరే అండి అయితే ఇదిగో అండి ఇది చూడండి ఇది బాగుంటుంది ఇది పెళ్లికూతురు కట్టుకుంటే చాలా బాగుంటుంది అండి ఇది ఆ అంటే ఫొటోస్కి గట్రా చాలా బాగా కనిపిస్తుంది గ్రీన్ కలర్ వచ్చి దాని మీద గోల్డ్ వచ్చింది పల్లూ ఇది ఓకే చేసేయమని అంటారా అండి ఆ సరే అండి అయితే ఓకే అండి థాంక్స్ అండి బిల్ వేస్తాను అండి